నేను గీయడానికి ఇష్టపడని రోజు అంటూ నాకు ఏది లేదు నాకు ప్రతి రోజు గీయాలి అనిపిస్తుంది ఎలా అంటే ఏది చూసినా కూడా ఇది ఎంత బాగుంది గీస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కాబట్టి నాకు ప్రతి రోజు గీయాలి అనిపిస్తుంది కాబట్టి నేను గీయడ గీయడానికి ఇష్టపడని రోజు అంటూ ఏది లేదు ఇంకా నేను గీ అంటే నేను గీయడానికి ప్రేరణ ఎలా పొందాను అంటే నాకు ఒక బుక్కు పేపర్ కనిపించింది అంటే ఏదన్నా గీయాలి లేదా డ్రాయింగ్ వెయ్యాలి ఇట్లాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తాయి ఇంకా నా రోజు వారీ అంటే ప్రతి రోజు నేనేం చేస్తానంటే కాలేజ్కి వెళ్తాను ప్రెజెంట్ నేను కాలేజ్ చేస్తున్నాను కాలేజ్కు వెళ్ళి ఇంకా అక్కడ ఏదన్నా నచ్చింది అనుకో టైంపాస్ కాకపోతే లేకపోతే ఇంటర్వెల్లో కాని లంచ్ టైంలో కాని నాకు ఏదైనా నచ్చితే అబ్బా ఇది ఎంత బాగుంది గీస్తే బాగుంటుంది నా చేతులతో గీయాలి అనిపించింది అనుకోండి నేను గీసేస్తాను ఎట్లా గీస్తాను అంటే నాకు అంటూ ఒక డ్రాయింగ్ బుక్ ఉంది నా డ్రాయింగ్ బుక్లో నాకు ఏదైతే నచ్చుతుందో దాన్ని మంచిగా గీస్తాను ఎలా అంటే అలా గీస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా తోచిన దాన్ని గీయడము లేదా నాకు నచ్చిన దాన్ని గీయడము ఇంకా అప్పుడప్పుడు క్యాంటీన్లో నా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరం కూర్చుంటాము కదా కూర్చున్నాక ఏదన్నా ఒకటి ఆర్డర్ పెడతాము మేము ఆర్డర్ పెట్టినప్పుడు సమోసాలాంటివి ఇట్లాంటివి వస్తాయి కాబట్టి అట్లా వచ్చినప్పుడు మేము మంచిగా వీటిల్ని పెడతాము ఆ వీటిని గీసినాము అనుకో చాలా మంచిగా వస్తుంది డ్రాయింగ్ ఇంకా నాకు సమోసా ఇట్లాంటివి గీయడం అంటే ఇంకా ఇష్టం ఫుడ్ ఐటమ్స్ నేను కొంచెం ఫుడీ కాబట్టి ఫుడ్ ఐటమ్స్ గీయడానికి చాలా ఇష్టపడుతా ఇంకా అట్లా నేను సమోసా ఇట్లాంటివి చాలా గీస్తా ఇంకా ఎగ్ పఫ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి గీస్తే ఇంకా నేను గీయగానే నా ఫ్రెండ్స్ చూసి అబ్బా ఎంత బాగుంది ఎట్లా గీసినావు అని ఇట్లాంటి మాటలు అంటారు అట్లా అన్నప్పుడు నా కూడా చాలా బాగా అనిపిస్తుంది నేను ఇంత బాగా గీస్తానా అని అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది అనిపించినప్పుడు నాకు ఇగ చాలా బాగా అనిపిస్తుంది అట్లా అనిపించినప్పుడు ఇంకా నాకు చాలా గీయాలనిపిస్తుంది ఇంక అట్లా గీస్తూనే ఉంటా నేను గీస్తూనే ఉంటా అట్లాంటిది ప్రతిఒక్కరూ గీయడానికి ఇష్టపడకుండా ఎవరుంటరు ఇట్లాంటి కళాకారులు ఇట్లాంటి కళాకారులు ఇట్లాంటి చాలా మంది ఉంటారు అట్లున్నప్పుడు వాళ్ళకి ఇంక ఎట్లా అంటే ఏదైనా గీయకపోతే చూసినప్పుడు మంచిగా అనిపించదు మంచిగా అనిపించకపోతే అట్లాంటివి ఉంటుంది